యూట్యూబ్లో అయితే అమ్మ చేతి వంట అనేది చాలా బాగుంటుంది అది వైజాగ్లో ఉన్న అవిడ చెప్తా ఉంటారు ఆవిడైతే చాలా ఈజీగా మనకి బిర్యానీ అది ఎలా చేసుకోవాలి కూరలు కూడా చాలా ఈజీగా మన దగ్గర ఉండే వంట ఆ ఇంగ్రీడియెంట్స్తో వంట ఎలా చేసుకోవాలో అన్నది కూడా చెప్తు ఉంటారు నేను ఆ చానెల్ బాగా చూస్తాను అలాగే విన్సీ కిచెన్ అని కూడా ఉంటుంది ఆవిడ కూడ వంట చాలా బాగా వంటలు అనేది చెప్తు ఉంటారు నార్త్ ఇండియన్ను సౌత్ ఇండియన్ను అన్నీ డిషెస్సు కూడా చెప్తు ఉంటారు ఆవిడ దాంట్లో అయితే చోలే బటూరా అనేది చాలా బాగా చెప్పింది ఆవిడ అది నేను ఇంట్లో కూడ ట్రై చేసాను చాలా బాగా వచ్చింది అలాగే టీవీలో అయితే అభిరుచి కార్యక్రమం మీ ఇంటి వంట వంటిల్లు అనేది కూడ వస్తు ఉంటుంది మా టీవీలో అది కూడ చాలా బాగుంటుంది అందులోనైతే సెలబ్రిటీని అది తీసుకొచ్చి మనకి వంటలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తు చెప్తు ఉంటారు అదే ఆ ప్రోగ్రామ్స్ అయితే నేను చాలా బాగా చూస్తానండి అలాగే ఇంకా కూ ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్ టర్మ్ వీడియోస్ అనేవి వస్తు ఉంటాయి వాళ్ళు చేసేవి కూడా చాలా క్విక్గా చూపిస్తు ఉంటారు ఈజీ రెసిపీస్ అని చెప్పి అది కూడ నేను చూస్తు ఉంటాను